నేనైతే నేను కొత్త పట్టణంకైతే నాకు తెలవని పట్టణంకైతే నాకైతే జాబ్ నుంచి అయితే లొకేషన్ ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది సో నేను అక్కడికి వచ్చేసి నేను ఒక డ్రైవర్ క్యాబ్ని అయితే బుక్ చేసుకున్నాను క్యాబ్ డ్రైవర్ అయితే వచ్చిండు సో నేనైతే ఒక పాలన లొకేషన్ అని చెప్పినా నాకైతే రూట్స్ తెలవదు అయితే డ్రైవర్కి అయితే చెప్పిన సో డ్రైవర్ ఏం చేసిందంటే మంచిగా నాకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి నార్మల్ ఎలాంటి ట్రాఫిక్ లేని తోవాలని నుంచి గాని నేను ఎలాంటి డిస్టర్బెన్స్ లేని తోవల కెళ్ళి అయితే మంచిగా నన్నయితే తీసుకెళ్లి అయితే డ్రాప్ చేసిండు అండ్ డ్రాప్ చేసి మధ్యలో కూడా నాతోనే అయితే చాలా మంచిగా మాట్లాడిండు అతనికి నాకు మంచినే మాట్లాడకుంటూ అయితే తీసుకువెళ్లిండు ఎలా అంటే ఆయనతోని ఎలాంటి ఆయన అదే ఊర్లో ఉన్నాడు అంట అదే ఊర్లో పుట్టి పెరిగినవాడంట సో ఆయనకైతే పర్ఫెక్ట్ లోకేషన్ నేను చెప్పు జస్ట్ ఆ లొకేషన్ పేరు చెప్తేనే అయితే నన్నయితే తీసుకు వెళ్ళి అయితే అక్కడ డ్రాప్ చేసిండు సో ఎలాంటి మ్యాప్స్ యూస్ చేయకుండా అండ్ ఎలాంటివి యూస్ చేయకుండా నన్ను అయితే డ్రాప్ చేసిండు అండ్ మాకు ఇద్దరికీ అయితే చాలా మంచి మాటలైతే కుదిరినయి ఎందుకంటే చాలా మంచిగా మాట్లాడిండు నేను కూడా చాలా మంచిగా మాట్లాడిన సో అలాంటి ప్రయాణమైతే నాకైతే అసలు బోర్ అయితే కొట్టకుండా తీసుకుపోయిండు సుమారు ఒక గంటన్నర ప్రయాణమైతే చేసిన సో గంటన్నర ప్రయాణంలో కొందరైతే చాలా వేరే వేరే కాడన అయితే చాలా రిస్క్ అనిపిస్తది బట్ ఈ ప్రయాణంలో నాకైతే అలా అనిపియలేదు ఎందుకంటే చాలా మంచిగా కన్ఫర్ట్ అయితే ఉన్నది ఇలాంటి డ్రైవర్స్ ఉండడం వల్ల కూడా మనలాంటి ట్రావెలర్స్ ఉంటారు కదా అలాంటి ట్రావెలర్స్కి అయితే ఏమి ఏమి ఇబ్బంది అయితే కలక్కుండా ఉంటుంది సో ఇలాంటి డ్రైవర్స్ అయితే ఉంటే మనకైతే ఏ ఊరికి వెళ్లిన ఏ పట్ట కొత్త పట్టణాలకు వెళ్లినా గాని మనకైతే జస్ట్ అట్లా ఊరి పేరు చెప్పగానే వాళ్ళయితే తీసుకు వెళ్ళి దించితే అయితే మనకైతే కొంచమైతే అవగాహన వస్తుంది ఎందుకంటే మనకైతే తెలివైన చోట్లలో మనం కొత్తగా పోతే మనకు అక్కడ ఏం తెలవదుగా సో అందువలన ఇలాంటి డ్రైవర్స్ ఉండడం వల్ల కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుంది సో అందుకని నేనైతే ఇలాంటి డ్రైవర్ ఎక్కడున్నా కానీ వాళ్లందరికీ అయితే ధన్యవాదాలు అయితే తెలుపుకోవాలని అయితే అనుకుంటున్నాను అలాంటి వాళ్ళకు కూడా కొంచెం వాల్యూ అనేది ఇవ్వాలి అండ్ మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనతో మంచిగానే ఉంటున్నారు